నేను ఈ మధ్య తీసుకున్న స్క్రూడ్రైవరు దానికి చాలా బాగుందండి అది అది రెండు వైపులా కూడా మనం వాడుకోవచ్చు ఒక వైపున ఏందంటే ఓన్లీ లైన్లా ఉంటుంది అది మీ స్క్రోస్ తీసుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది ఈ మధ్య స్టార్ మోడల్స్ కూడా వచ్చాయి అది మళ్ళీ దాని ఓపెన్ చేసి రివర్స్లో పెట్టామనుకోండి అవి స్టార్ట్ స్క్రూస్ కూడా ఓపెన్ చేయడానికి చాలా బాగుంది ఈజీగా మూవ్ అవుతుంది ఈజీగా తీసుకోవడానికి మళ్ళీ స్క్రూస్ బిగించినప్పుడు కూడా చేతులు కూడా నొప్పులు పెట్టట్లేదు అండి హ్యాండిల్ కూడా కొంచెం పట్టుకోవడానికి అనువుగా ఉంది దీనికి ఇంతకుముందు జారిపోయేది అది జారుడు కూడా లేదు